నేను మొదట ఆర్డర్ పెట్టిన ప్రొడక్టు చెవి దిద్దులు అవి నా సందర్భానికి బాగా సెట్ అయ్యాయి నన్ను బాగా ఆకర్షణీయంగా చేశాయి నేను దానికి ఎంతో ఆనందిస్తున్నాను ఆ చవిదిద్దులు చూ చూడగానే నేను ఎలాగైతే ఆర్డర్ పెట్టుకున్నానో అలాగే వచ్చాయి అందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చాలా ఆనందంగా కూడా ఉంది అంతే